హలో ట్రావెల్ ఏజెన్సీ నుంచా మాట్లాడేది మేడం మేము వచ్చి క్యాబు క్యాబ్ సర్వీసు బుక్ చేసుకుందామని అనుకుంటున్నాం మామ్ టెంపుల్స్కి అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాం అరసవల్లి సన్ టెంపుల్ శ్రీముఖలింగ టెంపుల్ శ్రీకూర్మం టెంపుల్ అండ్ ఇంకొక టెంపుల్ కూడా విజిట్ చెయ్యాలని అనుకుంటున్నాము మామ్ అంటే పై త్రి డేస్లో వెళ్దామని అనుకుంటున్నాము మామ్ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టోటల్ ఫైవ్ మెంబర్స్ మామ్ ఏ కార్ అయితే మంచి ఫెసిలిటీస్తో ఉంటుంది ఫైవ్ మెంబర్స్కి కొంచెం ఎక్స్ప్లేయిన్ చేయగలుగుతారా

ఒకే మామ్ త్రీ డేస్లోని అయితే వెళ్ళీ అయితే రిటర్న్ రావచ్చా మామ్ త్రీ డేస్ అప్ అండ్ డౌన్ మామ్

ఫోర్త్నాడు మామ్ ఫోర్త్నాడు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ కాదు మామ్ టెన్లోపు మీరు వచ్చారు అంటే మేము టెన్లోపు ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటాం టెన్లోపు వెళ్ళిపోవచ్చు అండ్ ఒకసారి కాస్ట్ గురించి కూడా కొంచెం మాట్లాడతారా మామ్ అమౌంట్ ఎంత పర్ పర్ డేకి ఎంత మామ్ ఫోర్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఓకే మామ్ అండ్ డ్రైవర్ డ్రైవర్ ఓకే మామ్ అండ్ ఫుడ్డు ఫుడ్డు విషయంకి వస్తే మా డ్రైవర్కి ఫుడ్డు మేమేనా మామ్ ప్రొవైడ్ చెయ్యాలా ఓకే మామ్ ఓకే మామ్ ఏంటి ఫోర్త్నాడు నాకు వెహికల్ అయితే క్యాబ్ అయితే పంపిస్తారు కదా మామ్ ఇంటికి అప్పుడు అయితే అడ్వాన్స్ అయితే పే చేసేస్తాం మామ్ ఓకే మామ్

ఓకే మామ్ పే చేస్తాము థ్యాంక్ యూ మామ్